కోవిడ్ వ్యాక్సిన్ గురించి తాజాగా ఉండడం వల్ల లాభాలు పిల్లలు మరియు పెద్దలు ఇద్దరికీ కోవిడ్ కారణంగా తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాన్ని నివారించడంలో సహాయపడండి కోవిడ్ కారణంగా మీరు ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నిరోధించడంలో సహాయపడండి కోవిడ్కి కారణమయ్యే వైరస్తో అనారోగ్యానికి గురి కావడంకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తక్కువ ప్రమాదకర మార్గంగా ఉండండి కోవిడ్ తరువాత హృదయ సంబంధ సమస్యలకు తక్కువ తీర్ఘకాలిక ప్రమాదం టీకా తరువాత మీరు ఎంత బాగా రక్షించబడ్డారనే దానిపై ప్రభావం చూపే అంశాలలో మీ వయస్సు మీకు ఇంతకు ముందు కోవిడ్ ఉందా లేదా మీకు క్యాన్సర్ వంటి వైద్య పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఉండవచ్చు కోవిడ్ వ్యాక్సిన్ మిమ్మల్ని ఎంతవరకు రక్షిస్తుందనేది సమయంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీరు టీకా ఎప్పుడు వేయించుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు మీ రక్షణ స్థాయి కోవిడ్కి కారణమయ్యే వైరస్ ఎలా మారుతుంది మరియు టీకా ఏ వైవిధ్యాల నుండి రక్షిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది